నేను మన దేశ యువత గురించి ప్రస్తావించాలి అనుకుంటున్నాను మన దేశ యువత మీద ఆధారపడే దేశ భవిష్యత్తు ఉంటుంది రేపు మన దేశం ఎటువైపు వెళ్లాలనేది నేడు యువతపై ఆధరపడి ఉంది అలాంటి యువత నేడు చెడు వ్యసనాలకు బానిసలై చెడు మార్గంలో వెళుతున్నారు ఎక్కడ చూసినా మనకి నేరాలు ప్రత్యేకంగా నేరాలలో యువకులే ఎక్కువ కనపడుతున్నారు ఇందుకు కారణం మత్తు పదార్థాలు వ్యసనాలకి బానిసలు కావటం మాత్రమే ఈనాటి యువత తమకు ఉన్న ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పుకోలేక ఇలా మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారని తెలుస్తుంది దీన్ని అరికట్టడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేయాలి మన ప్రభుత్వం ఇందుకు చాలా సహకారం చేయాలి దేశంలోకి మత్తు పదార్థాలు రానీయకుండా అరికట్టాలి మన యువతను కాపాడుకోవటం మన బాధ్యత